నేను సంగీతంతో ఎంతగానో మమేకమై ఉండే వ్యక్తిని అందుకే ఇండియన్ ఐడల్ సరిగమప పాడుతా తీయగా వంటి సంగీత రియాలిటీ షోలను ఆసక్తిగా చూస్తు ఉంటాను ముఖ్యంగా ఇండియన్ ఐడల్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ను వె వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పిస్తుంది ఈ రియాలిటీ షోల ద్వారా ఎంతోమంది ట్యాలెంటెడ్ సింగర్స్ వెలుగులోకి వచ్చారు ఇండియన్ ఐడల్లో పాల్గొన్న వారిలో నాకు ఎంతో ఇష్టమైన గాయకులు కొందరు ఉన్నారు అందులో ముఖ్యంగా సల్మాన్ అలి మరియు శ్రీరామచంద్ర అంటే నాకు చాలా అభిమానం సల్మాన్ అలి గొంతు చాలా శక్తివంతంగా ఉంటుంది అతను హై నోడ్స్ను ఎంతో సునాయాసంగా హ్యాండిల్ చేస్తాడు శ్రీరామచంద్ర కూడా నాకు ఎంతో ఇష్టమైన గాయకుడు అతని గాత్రంలో ఉన్న ఎనర్జీ ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి ఇండియన్ ఐడల్తో పాటు పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు కూడా నాకు ఎంతో ఇష్టం బాలసుబ్రమణ్యం గారు హోస్ట్ చేసిన ఈ షోలో ఎన్నో గొప్ప గాయకులు వచ్చారు ముఖ్యంగా హేమచంద్ర కారుణ్య గీతా మాధురి వంటి వారు ఈ షోల ద్వారా వెలుగులోకి వచ్చారు ఈ షోల ద్వారా నేను ఎంతో నేర్చుకున్న విషయాలు సంగీతంలో ఎక్స్ప్రెషన్స్ ఎలా చూపించాలి ఏ పాటకైనా అలిపించినప్పుడు కేవలం గానం చేయడం కాదు దానిలో భావాలను ప్రదర్శించాలని నేర్చుకున్నాను వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేయాలి ఉదాహరణకు సల్మాన్ అలి ఎలా స్టేజ్ పై ఎనర్జీతో పాటలు పాడుతాడో గమనిస్తే తగిన ప్రదర్శ ప్రదేశాలను వాయిస్ మాడ్యులేషన్ చేయడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది రాగాలను సరిగ్గా ఎలా పలకరించాలి ఈ పల ఈ షోలో ద్వారా నాకు రాగాలపై కొంత అవగాహన పెరిగింది నిజానికి సంగీతాన్ని ప్రేమించే వారికి ఇలాంటి షోలు ఎంతో ప్రేరణగా నిలుస్తాయి నేను కూడా నా గొంతును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఈ షోలలో వచ్చే గాయకుల్ని చూసి నేను కొన్ని టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను ఈ షోల ద్వారా మనం పాటలు వెనక ఉన్న ఎమోషన్ను బాగా అర్థం చేసుకోవచ్చు కొన్ని పాటలు మామూలుగా వినిపించిన వాటిని సరిగ్గా ఆలపిస్తే మనసుకు హత్తుకునేలా అవుతాయి సంగీతం ఒక గొప్ప కళ ఈ షోల ద్వారా ఎంతోమంది తమ కళలని నిజం చేసుకున్నారు నేను వీటిని చూస్తు ఎంతో ఆనందిస్తాను ప్రేరణ పొందాను